ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి ఇంకా గుర్తింపుకు ఎన్నో చారిత్రిక ఘట్టాలు ఆధారాలు ఇంకా నాగరికతలు అనేవి చాలా గుర్తింపు అయితే తెచ్చాయి అందులో ముఖ్యంగా ఏంటంటే సింధు లోయ నాగరికత అన్నమాట ఇందులో నాణేలు రాగి నాణేలు వెండి నాణేలు బంగారపు నాణేలను బట్టి ఇవి ఎన్ని వందల సంవత్సరాల కి క్రితము నాగరికత అనేది మనం ఇప్పుడు తెలుసుకోవటం జరిగింది అలాగే ఇందులో కుటుంబాలు సమూహాలు ఎలా ఏర్పడినాయి వారి యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి అనేవి కూడా మనకు హిస్టరీలో చెప్పటం జరుగుతు ఉంటుంది అన్నమాట మనం చదువుకున్నట్టయితే అలాగే ఇంకా స్వతంత్య్ర ఉద్యమం అనేది కూడా మన భారతదేశానికి చాలా గుర్తింపు తెచ్చింది ఇందులో పాల్గొన్నటువంటి స్వతంత్య్ర ఉద్యమకారులు చాలా ఎన్నో గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది సతీసహగమనం అనేది కూడా వీరేశలింగం పంతులు గారు తొలగించటం కూడా సామాజిక మార్పులు అనేవి మన భారతదేశ సంస్కృతిలో చోటు చేసుకోవటం జరిగింది అలాగే ఇంకా ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం పొట్టి శ్రీరాములు గారి నిరాహారదీక్ష ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన గుర్తింపు అనేవి మన భారతదేశానికి తేవటం జరిగింది